మేము ఉండేది పల్లెటూరు కావడంతో మా ఇంటిలో చాలా మొక్కలు పెంచుతాం పైగా మా గార్డెన్లో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల మొక్కల్ని ఎక్కువగా నాటుతూ ఉంటాం ఎందుకంటే మొక్కలు చక్కటి గాలితోపాటు చక్కటి నీడని పూలని పళ్ళని అందిస్తాయి కాబట్టి మాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మా తోటలో నాటడానికి మేము మొక్కలు మా ఊరిలో జనరల్గా అందరూ కలిసిమెలిసి ఉండడంతో ఒకరి ఇంట్లో పెరిగే మొక్కని మనం వాళ్లు మనకి ఒక కొమ్మను కోసి ఓ మొక్కనివ్వడం అలాగే వేరే ఊరి నుంచి వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకున్నవి కూడా మనకు ఇస్తూ ఉంటారు అవి కాకుండా మాకు శుక్రవారం శుక్రవారం సంత పెడతారు అందులో దొరుకుతాయి లేదంటే మాకు ఇక్కడ దగ్గరలో కొన్ని తోటలు ఉండడంతో వాటిలో కొన్ని మొక్కలు నా పెంచుతూ ఉంటారు వాళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం కొనుక్కోవచ్చు ఎక్కువగా మేము వే ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి మేము తెచ్చుకుంటూ ఉంటాం లేదా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చక్కగా కొనుక్కొని తెచ్చుకుని ఉంటాం నర్సరీస్ కాని లేకపోతే సంథింగ్ అలా ఉన్నప్పుడు మేం అక్కడ నుంచి తెచ్చుకొని ఇంట్లో చక్కగా నాటుతూ వాటిని పెంచుతూ ఉంటాం